ప్రతీ సంవత్సరం మా ఊర్లో లక్ష్మీనరసింహ స్వామి జాతర చాలా ఘనంగా చాలా అద్భుతంగా చేయిస్తూ ఉంటారు ఈ జాతర కోసం నాలుగైదు రోజుల నుంచి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాము జాతర రోజు ఉదయాన్నే లేచి గుడి ప్రాంతం మరియు గుడి చుట్టూ ప్రాంతం అంతా శుభ్రం చేసి దేవుని విగ్రహానికి అయ్యగారు శుభ్రం చేస్తున్న సమయంలో కావాల్సిన వస్తువులు అన్నీ అందించేటట్లు ముందు జాగ్రత్తగా చేసుకుంటాను పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయాక పెద్ద వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ పూజలు జరిపించుకొని కావాల్సిన కానుకలను ఇచ్చిన తరువాత జన జనాలందరూ పూజలు అయిపోయాక దేవుని విగ్రహాన్ని రథంలో ఊరేగింపు చేస్తూ ఉంటారు ఈ ఊరేగింపులో వివిధ వీధి వీధికి ప్రతి ఇంటి ముంగిట రథాన్ని ఆపి కావాల్సిన వాళ్ళు కొబ్బరి కాయలు కొట్టడం కానీ అభిషేకాలు చేయించడం కానీ పూజలు చేయించడం కానీ జరిపిస్తూ ఉంటారు నేను చిన్నపుడు ఈ జాతర జరిగేటప్పుడు జాతరకి వచ్చి వాళ్ళ వాళ్ళందరికీ నామాలను పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకొని చాలా సంతోషంగా గడిపే వాడిని పూజలు పురస్కారాలు అన్నీ అయిపోయాక రథంలో ఊరేగింపు ఉన్నపుడు ముంగటం బా బాండ్ భారత్తో డాన్స్ చేసుకుంటూ నేను మా ఫ్రెండ్స్ అందరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ జాతర మా ఉరికి ఎంతో ప్రాధాన్యతమైనది